స్థానిక భాషలో ఏవైనా న్యూస్ చానల్స్ ఉన్నాయా అంటే కచ్చితంగా ఉన్నాయి అని నేను చెప్తాను కానీ ప్రజలు వార్తలను మాతృభాషలో చూడడానికి ఇష్టపడుతారు ఎందుకనగా మాతృభాష అనేది సులభంగా అర్థమవుతుంది మరియు వాళ్ళు చిన్నప్పటినుంచి మాతృభాషని చదవడం రాయడం మాట్లాడడం నేర్చుకోని ఉంటారు కాబట్టి ఆ వివిధ ప్రాంతాలలో వచ్చే వార్తలని వాళ్ళు సులభంగా వినగలుగు వినగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి స్థానిక భాషలో న్యూస్ చానల్స్ ఉన్నాయి మరియు ప్రతి ఒక్కరు మాతృభాష చూడటానికి ఇష్టపడుతారు హిందీ ఇంగ్లీష్లో చూడడానికి ఇష్టపడరా అన్నట్లయితే ఇష్టపడతారు కానీ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చదువు చదివినట్లు ఉంటే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే దీనిలో ఇంగ్లీషులో వార్తలను చూడడానికి ఇష్టపడుతారని నేను నా అభిప్రాయం చెబుతున్నాను మరియు స్థానిక భాషా న్యూస్ చానల్స్ చాలా ఉన్నాయి అవి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ సాక్షి టీవీ టీవీ నైన్ లాంటివి కావచ్చు